హలో హలో ఆ ఏంటి మా ఇంట్లోని ఒక పెద్ద మ్యారేజ్ ఒకటుంది దానికోసం డ్రెస్సెస్ అవి చూద్దామనోచ్చాము

ఆక్చుల్ గా వచ్చిన గెస్ట్లు అందరికి మేము అనుకుంటున్నాం ఎరౌండ్ గా ఒక త్రీ హండ్రెడ్ సారీస్ ఒక హండ్రెడ్ జెంట్స్ కి డ్రెస్ మెటీరియల్స్ కావాలనుకో కావాలమ్మా ఆ చూడండి మంచి క్వాలిటీ చూపించేస్తే మరీ మంచిది

సారీస్ సారీస్ ఏం డామేజస్ ఏమీ ఉండవా ఓకే ఆ ఇందులో ఏవైనా కలర్సు మోడల్సు ఉన్నాయా ఓకే ఆ ఇందులో ఏవన్నా బై వన్ గెట్ వన్ ఆఫర్లు ఏమన్నా ఉన్నాయా ఓకే అయితే మీ దగ్గరున్న వాటిల్లోని డిఫరెంట్ కలర్సు ఆ ఏదైనా మళ్ళీ మనకు మాట రాకూడదు ఎందుకంటే లైఫ్ లో ఫై ఒకసారి ఇచ్చేవి కాబట్టి మాట రాకుండా ఉండేటట్టు మంచి క్వాలిటీ తీసివ్వమ్మా దాన్నిబట్టి మే వేరే వాళ్ళక్కూడా సజెస్ట్ చేస్తాం

ఓకే అయితే జెంట్స్ సెక్షన్ మీరే చూస్తారా వేరే ఇంకెవరో ఉన్నారా ఓకే మరి మాకు డిస్కౌంట్లు గట్రా ఏమివ్వరా ఇన్ని ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇప్పిస్తారా అయితే మాకు ఇప్పుడు చూపించినన్నీ బై వన్ గెట్ వన్ ఆఫర్ లోని పన్నెండు కలర్లు ఉన్నాయన్నావు కాబట్టి దీంట్లోని మాకన్నీ ఆ రే రెండు రెండు మూడు రెండు మూడు పెయిర్లు కింద నాకూ ఇవన్నీ ఒక టూ హండ్రెడ్ అలాగొచ్చినట్టు చూడు మరి స్పెషల్ మాకు కొంత మంది కొంచెం స్పెషల్ గెస్ట్లు ఉన్నారు దగ్గర ఇవ్వడానికి వాళ్ళకి ఏదైనా ఇంకా బెటర్ గా ఉన్నాయా కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు లేదు దానికి ఆఫర్ లేకపోయినా పర్లేదు కొంచెం కాస్ట్లీ ఉన్నా పర్లేదు బాగుండాలి మాట రాకూడదు ఉన్నాయా ఐటమ్సు

అయితే చూడాలొకసారి మా ఆవిడకి కూడా చూపించాలి ఇవి నచ్చుతాయో నచ్చవో సరేమ్మా అయితే ఈ డ్రెస్సులు ఒక టూ హండ్రెడ్ అన్నిటికి మించి కొంచెం కాస్ట్లీ వి మంచివి అలాగే జెంట్స్ కోసం ఒక హండ్రెడ్ ఆ డ్రెస్ మెటీరియల్సు ఇవన్నీ ఒకసారి కొంచెం ప్యాక్ చేయించేయమ్మా అయితే సరేమ్మా అయితే పది నిమిషాలు ఇక్కడే వెయిట్ చేస్తాను మొత్తం ప్యాక్ చేయించేసేయి అయిపోయినాయమ్మా ఐటమ్స్ అన్నీను మరి డిస్కౌంట్ ఇప్పిస్తా అన్నారు చెప్పలేదు ఓనర్ కి చెప్పారా ఆ మంచిదమ్మా అయితే కౌంటర్ కి వెళ్ళి నేను బిల్ కట్టేసి ఐటమ్స్ తీస్కుంటా సరేమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మ మంచిది